అవునండి చెప్పండి పింపుల్స్ అంటున్నారు అవి ఎట్లా ఉన్నవి కలర్ ఎట్లా ఉంది ఇంతకుముందు ఏమన్న కెమికల్ క్రీమ్స్ వాడినారా స్టెరాయిడ్స్ ఎఫెక్టే ఇప్పుడు పడుతుంది అమ్మా సన్ స్క్రీన్స్ వాడండి ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోండి దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మీ ఫెసుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ అయిట్మెంట్కి తగ్గుతుంది అనుకుంటే అయింట్మెంట్ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ట్రీట్మెంట్ చేస్తాం అమ్మ అంటే అది వీక్లీ వన్స్ అని ఉంటుంది అమ్మ ఒక్కసారి చేయించుకున్నప్పుడు త్రీ థౌసండ్ అవుతుంది మ్యాగ్జిమం అది నీ ఫెసుని బట్టి చేస్తారు అమ్మ ఒకసారి నీ ఫెసుని చూస్తే దాన్ని బట్టి నేను చెప్పగలను కదా కొందరివి సెన్సిటివ్ ఫెసులు ఉంటాయి కొందరివి ఎంత హార్డ్గా ఉంటాయి అట్లా నీ ఫెసుని ఒకసారి వాట్సాప్లో పంపీయండి లొకేషన్ పంపిస్తాను అమ్మ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ టెన్ వరకు అమ్మ సండేస్ కానీ ఓపెన్ ఉంటుంది అమ్మ పెడతానమ్మ అదే అమ్మ ఒకసారి నీ ఫెసుని అంటే అసలు నీ ఫెసుకి అది అంటే అయింట్మెంటు తగ్గుతాయా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయాల ఒకసారి నేను చూసి చెప్తాను అమ్మ ఓకే అమ్మ